అవునండి ఒకే మేడం చెప్పండి మేడం ఓకే మేడం మా స్కూల్ బాగుంటుంది మేడం జాయిన్ చేయండి మేడం మేడం అదే మా స్కూల్ అన్ని బాగుంటాయి మేడం మా కాలేజీ అదే స్కూల్ ఫ్యాకల్టీ కానీ అన్ని హైలీ ప్రొఫెషనల్గా తీసుకొచ్చాం మేడం అందరూ బాగా చెప్తారు మేడం మాకు స్కూల్లోనే గ్రౌండ్ ఉంది మేడం నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీసున్నాయి నెక్స్ట్ బస్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం నెక్స్ట్ మీ పిల్లలు బాగా చదువుతారు మేడం మా స్కూల్ జాయిన్ చేస్తే మేడం ఫిఫ్టీ కే ఉంటుంది మేడం మేడం మరి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం కా కాబట్టి మేడం ఉంటది మేడం పోనీ మీగురించి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఫార్టీకి ఫార్టీకి ఇస్తాం మేడం లేదు లేదు మేడం ఆల్రెడీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం మీకు అన్నీ ఉంటాయి మేడం మీకు ఏంకావాలన్నా మా టీచర్స్ అన్నీ పీఈటి సార్ కూడా ఉన్నారు మేడం అన్నీ మీ పాపకు అన్నీ నేర్పిస్తాడు మేడం బస్సు ఫీసు అందులో కలిపే ఉంది మేడం మీకు ఫౌర్టీ కే లోనే ఉంటుంది మేడం అంటే బుక్స్ మేము ఇస్తాం మేడం యూనిఫామ్ మాత్రం మీరు కొనుక్కోవాలి మేడం ఆది మేడం మీగత అని ఖర్చులు మీవే మేడం బయటివి ఊ ఒకే మేడం ఓకే ఓకే మేడం